మా అడ్రస్ ఎక్కడ అంటే తనుకు ఓల్డ్ టౌన్ ఎరగవరం వెళ్ళే రోడ్డులో బై మిషన్ చర్చ్ ప్రక్కన వీధిలో మూడు వీధులు గల వీధి ఉంటుంది ఆ వీధిలో మధ్య వీధి చివర మా బ్లూ బిల్డింగ్ నల్ల గేటు ఉన్న ఆ మూడో స్టేర్లో ఫైవ్ ఫ్లోర్లో మా అడ్రస్ ఉంటుంది